ప్రస్తుతము మేము అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము మా టెంపుల్స్లో కాని మా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో కాని వాటికి అనుగుణంగా ఈ సంస్కృతిక కార్యక్రమాలు ఈ పండుగల సందర్భంలో ఎక్కువ చేయటం జరుగుతుంటుంది అలానే మన ఈ సంస్కృతిక కార్యక్రమాలు ముందుగా సంక్రాంతి పండుగప్పుడు ఈ కోడి పందాలు ఈ పిల్లలు ఆడుకోటాలు ఈ కర్ర ఆటలు ఇవన్నీ ఈ సంస్కృతిక కార్యక్రమాలో ఈ చిన్న పిల్లలు చె చేయటం చేత చేయించటం జరుగుతుంది అటువంటి కార్యక్రమాలన్నీ ఆ పండుగ మూడు రోజులు మేము ఈ పిల్లలకు నేర్పించటం వాళ్ళ చేత చేయించటం వాళ్ళ చేత ప్రదర్శనలు ఇవ్వటం జరుగుతుంది అలానే భరతనాట్య ప్రోగ్రామ్స్ ఈ మూడు రోజులు మనకి ఒక సభా వేదిక ఏర్పాటు చేసి వాళ్ళ చేత ప్రోగ్రామ్స్ ఉపయోగించడం జరుగుతుంటది అలాగనే పిబ్రవరిలో ఈ కొన్ని కార్యక్రమాలు మేము చేయటం ప్రతి ఒక్క మాసానికి ఒక్కో మాసానికి అనుగుణంగా ఈ సంస్కృతిక కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము అలానే ఈ ప్రతి నెలా ఒక రెండు భరతనాట్య కార్యక్రమాలు సంస్కృతిని ఏర్పాటు చేస్తుంటాము ఇప్పుడున్న పిల్లలకి సంస్కృతిని బట్టి వాళ్ళ వ్యాయామం వ్యాయామం గురించి ప్రస్తుతానికి ఏమి తెలియదు అలాంటి పిల్లలకి అనుగుణంగా వాళ్ళకి అనుగుణంగా మేము మలుచుకుని కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు మ్యూజిక్ ద్వారా కాని పదాల ద్వారా కాని మంత్రాల ద్వారా కాని వాళ్ళకి వివరిస్తూ మేము చేస్తూ ఉన్నాము అలానే యోగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మా కల్యాణం మండపం దగ్గర మేము ప్రజలకి ఉచితంగా మేము యోగా నిర్వహిస్తుంటుంటాము ఈ యోగా ద్వారా పిల్లలకి ఎలా నడుచుకోవాలి ఎలా చేయాలి ఎలా ఆచరించాలి ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ మేము ఒక సాంస్కృతిక కార్యక్రమాల కింద మేము చేస్తూ ఉంటాము ఇవి మాకు తరచుగా ప్రతినెలా జరిగే విషయాలను అలాగే శ్రీరామనవమి ఈరోజు శ్రీరామనవమి ఉంది ఈ శ్రీరామనవమి పది రోజులు అనేక రకాలుగా సంస్కృతక కార్యక్రమాలు నిర్వహిస్తాము ఒకరోజు శ్రీరామనవమి కళ్యాణం చేయటం రెండో రెండో రోజు రెండో రోజు బుర్రకథలు హరికథలు బొమ్మలాటలు ఇవన్నీ కొన్ని సాంప్రదాయ పద్ధతుల ద్వారా వచ్చి వాళ్ళకి పిల్లలకి నేర్పుతూ ఉంటారు ఈ పది రోజులు ఈ ఈ ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ పది రోజులు ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది అలాగనే శ్రీరామనవమి తర్వాత

వకృత్వ పోటీలు ఆటలు ఇవన్నీ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది దీనివల్న పిల్లలు ఆరోగ్యకరమంగా తయయ్యి మన సమాజం వృద్ధి చెందుతుంది దీనివల్న రాష్ట్రం కూడా దేశం కూడా మనకి అభివృద్ధి చెందుతుందని మేము సంకల్పంతోనే ఈ సాంస్కృతి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాము అలానే అలాగనే ప్రతి సంవత్సరము కొన్ని రోజులు తీసుకొని మేము సంస్కృతిక సంస్కృతి కార్యక్రమాలు చేస్తూ భరతనాట్యం పోటీలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటాము ఇవి పర్టిక్యులర్గా పలానా కార్యక్రమాలని లేదు ప్రతి సంవత్సరం మేము ప్రతి ఒక్క మాసం సెప్టెంబర్లో ఒక వారం రోజులు ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేలాగా మేము నిర్వర్తిస్తూ ఉంటాము అలానే శివరాత్రికి మేము అక్కడ ఆ శివుని గురించి ఎలా జా జాగారం చేస్తారు ఎలా చేయాలి ఎలా ఉండాలి ఈ కార్యక్రమాలన్నీ మేము ప్రజలకి వివరిస్తూ అనేక సంస్కృతి కార్యక్రమాలు చేస్తూ మన ఆరోగ్య పరిరక్షణ కూడా కాపాడుకుంటూ మనం నిర్వర్తిస్తూ ఉంటాము అలానే డిసెంబర్లో ఇక్కడ మా మా ఏరియాలో సభలు సమావేశాలు ఈ క్రిస్మస్ రోజులు జరుగుతూ ఉంటాయి వీటికి కూడా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తూ అక్కడ కార్యక్రమాలు చేస్తూ సంస్కృతి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు విన్నవిస్తూ మేము ప్రతి సంవత్సరం చేస్తూ వుంటాము వీటిని ప్రజలు ఉపయోగించుకుంటారు వాటి వల్ల ప్రజలు కూడా తెలుసుకుంటారు వీటిని పది మందికి తెలియపరుస్తారు దీనివల్ల సమాజము బాగుపడుతుంది ప్లస్సు రా రాష్ట్రం బాగుంటుంది దేశం కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అలాంటి విషయాల్లో మేము ముందుకు వస్తాము మేము చేస్తాము